ఉద్యోగులు నిజాయితీగా క్రమశిక్షణతో పనిచస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి కానీ కొన్నిసార్లు కొన్ని శాఖల్లో బాధ్యత రాహిత్యం కనిపించవచ్చు

ఎందుకంటే ఇది ప్రజల కష్టం మీద వచ్చిన నిధులు ప్రభుత్వ ఉద్యోగులు తమ పనిని నిబధతతో నిర్వహిస్తే సామాజిక పురోగతికి దోహదం అవుతారు నైతికత పారదర్శకత సమర్థత ఉంటే ప్రజలు ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం ఉంచగలరు